ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య సేవలు అనేటివి మరింత సమర్థవంతంగా అయ్యేలా ఎలా చూసుకుంటున్నారు అంటే ఈ వైద్య బిల్లులు ఆరోగ్య బీమా పథకాల ద్వారా ఈ ఆ ఆరోగ్య సేవలు అందించడం జరుగుతుంది ఈ ప్రైవేట్ హాస్పిటల్లో కాని ఆరోగ్య బీమాలు బీమాల వల్ల ఈ ఏమైనా డిసీజ్ రావడం వల్ల ఈ బీమా అనేది వాళ్లకు వర్తించడం జరుగుతుంది ఈ బీమా బీమా ఈ ఆరోగ్య బీమా పథకం ద్వారా వాళ్లకు ఎంతో కొంత సహాయం చేయడం జరుగుతుంది ఈ బీమా గ్రామీణ క్లినిక్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దూరంలో ఉన్న హాస్పిటల్లకు దగ్గరగా లేక లేకపోవటం వలన ఈ గ్రామీణాల్లో క్లినిక్లు అనేవి కూడా ఓపెన్ చేయడం ద్వారా ప్రజలకి ఇబ్బంది లేకుండా ఆ మంచి వైద్యం అనేది అందించడం జరుగుతుంది ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు అవ్వడం ద్వారా ఆ బిల్లులు అనేటి ఆ ప్రభుత్వానికి వైద్య బిల్లులు అనేది ప్రభుత్వానికి పెట్టడం ద్వారా మనకు కొన్ని పథకాల ద్వారా మనకు డబ్బు మళ్ళీ రిటర్న్ రావడం జరుగుతుంది ఈ పథకాలు చాలా సమర్థవంతంగా నిర్వర్తించడం జరుగుతుంది ఈ పథకాలు అన్నిటి ప్రజలకు చాలా ఉపయోగపరంగా ఉన్నాయి ఈ పథకాల ద్వారా చాలామంది ఆ వైద్య విధంగా అన్ని అన్ని వైద్యాలు చేయించుకోగలుగుతున్నారు